హలో రూపా గారేనా మాట్లాడేది నేను మీ స్కూల్ టీచర్ని అమ్మ సరే అమ్మ గుడ్ మార్నింగ్ కాదు నువ్వు రెండు రోజులు నుంచి స్కూల్కి రావట్లేదు ఎందుకో తెలుసుకోవచ్చా హెల్త్ ప్రోబ్లం ఓకే ఇప్పుడు ఎలా ఉంది తగ్గిందా

ఓకే ట్రీట్మెంట్ చేయించుకుంటున్నావు మరి ఎప్పుడు స్కూల్కి వద్దామని అనుకుంటున్నావు ఓకే టూ వీక్స్ ట్రీట్మెంట్ అయిపోయినాక నువ్వు స్కూలుకు వచ్చినపుడు నువ్వు ఎందుకు లీవ్ పెట్టావో ప్రూఫ్స్ చూపించాలి కదా మరి అటెండెన్స్ కోసం నువ్వు వచ్చినప్పుడు మెడికల్ సర్టిఫికెట్ తీసుకుని రావాలి సరేనా ఓకే నువ్వు మెడికల్ సర్టిఫికెట్ తీసుకుని వస్తే నేను అటెండెన్స్ వేయడానికి కన్నా నువ్వు ఎందుకు లీవ్ పెట్టావు అని రీసన్ చెప్పుకోడానికి ఉంటుంది అని నీకు అటెండన్స్ పోకుండా ఉంటుంది అని ఓకే అంటే నువ్వు అటెండెన్స్ తక్కువ అయితే మళ్ళీ ఏక్సట్రా ఫీ కట్టాలి అంటే అటెండెన్స్ ఫీ కట్టాలి సో అందుకని చెప్పి ఎటువంటి ఫైన్ పడకుండా ఉంటుంది నీకు ఓకే నువ్వు లీవ్ పెట్టినపుడు నీ ఫ్రెండ్స్కి లేదా నాకు కానీ కాల్ చేసి మేడం ఈ రోజు ఏమి జరిగింది అని చెప్పి నువ్వు తెలుసుకుంటే నీకు ఎగ్జామ్స్ టైంలో ఎటువంటి బర్డెన్ ఉండదు ఓకే తెలుసుకుంటున్నావా మీ ఫ్రెండ్స్కి కాల్ చేసి వెరీ గుడ్ ఓకే నీకు ఏమి డౌట్స్ ఉన్నాసరే నువ్వు నాకు కాల్ చేసి లేదా నువ్వు నాకు టెక్స్ట్ చేసిన సరే నేను వెంటనే నీకు రిప్లై ఇస్తాను సరేనా ఏ డౌట్ ఉన్నా సరే నువ్వు ఇబ్బంది పడకు ఓకే ఓకే సిలబస్ మొత్తం అంటే మళ్ళీ నీ ఒక దానికిచెప్పాలి అని అంటే ఓకే నాకు టైం ఉన్నపుడు సెపెరేట్గా అన్న చెప్తాను ఒకవేళ లేదు మనకు కుదరలేదు అని అంటే నీ ఫ్రెండ్స్ని అడిగి నువ్వు తెలుసుకో ఓకేనా